నమస్తే అండి ఓలా క్యాబ్ సర్వీసెస్ అండి అది ఇందాక ఒక పది నిమిషాల క్రితం నేను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నానండి విజయవాడ నుంచి మంగళగిరి వరకు నేను బాగానే వచ్చాను కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే నేనుగొవ్ పర్స్ మర్చిపోయనండి క్యాబ్లో ఒకసారి నేను ఇందాక నా నెంబర్ ద్వారా ఇందాక బుక్ అయిన క్యాబ్ ఐడీతో పాటు ఒకసారి ఆ పర్సన్కు ఒకసారి మీరు కనెక్ట్ చేయగలుగుతారా ఆ పర్సన్ పేరు గణేష్ అండి నాకు సర్వీస్ బాగానే ఇచ్చాడు ఒకసారి కొంచెం ఒకసారి పిల్ కనెక్ట్ చేస్తే అతను ఒకసారి మళ్ళీ వెనక్కి పిలవచ్చు అతను వెనకాల సీట్లో కింద పడిపోయి ఉండవచ్చు ఒకసారి అతను కనెక్ట్ చేయరా హలో గణేష్ గారా అండి మాట్లాడేది అది నా వెనకాల సీట్ బ్యాక్ సైడ్ నా పర్స్ పడిపోయిందండి నేను అదే లొకేషన్లో ఉన్నాను ఇందాక మీరు నన్ను డ్రాప్ చేసిన లొకేషన్లోనే ఒకసారి కొంచెం ఆ పర్స్ తీసుకొచ్చి ఇస్తారా కొంచెం అర్జెంటు ఐడీసి నా ఆధార్ కార్డ్లు ప్రూఫ్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి చాలా అర్జెంటు కొంచెం తీసుకురండి